తెలుగు భాష సాహిత్యం కవిత్వం మరియు ఇతర కళాత్మక వ్యక్తీకరణలకు చాలా సుసంపన్నమైన మరియు సమృద్దమైన బాష తెలుగు సాహిత్యం రెండువేల సంవత్సరాలకు పైగా వెనకబడి ఉంది మరియు కవితలు నవలలు నాటకాలు కథలు మరియు ఇతర రచనల విస్తృత శ్రేణిని కలిగి ఉంది తెలుగు కవితలు వారి కళాత్మకత సున్నితత్వం మరియు భావోద్వేగాలను ప్రసిద్ది చెందాయి తెలుగు నాటకాలు కూడ చాలా ప్రసిద్ది చెందాయి మరియు అవి తరచుగా సామాజిక సమస్యలను లేదా సాంప్రదాయ సంస్కృతిక కలిగిఉన్నాయి తెలుగు చిత్రాలు మరియు సంగీతం కూడా తెలుగు సాంస్కృతిక వైబవా వైభవాన్ని ప్రతిబింబిస్తాయి తెలుగు బాష యొక్క అందం మరియు సౌందర్యాన్ని ప్రదర్శించే అనేక రకాల కళాత్మక వ్యక్తీకరణలు ఉన్నాయి తెలుగు బాష ఒక అద్బుతమైన సృజనాత్మకత సాధనం మరియు ఇది తెలుగు ప్రజల సృజనాత్మకత మరియు భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది